భారతదేశంలో అప్పుడు స్కూల్ ఉండేది కాదు మా నాన్న కాలంలో ఈ స్కూల్ ఉండేది కాదు స్కూల్ ఉండేవి కాదు అప్పుడు నైట్ క్లాస్లు పోయేదన్నమాట అప్పుడు ఒక ఒక రూమ్ తయారు చేసుకోని ఆ స్కూళ్ళో వాళ్ళు ఏదో బోర్డ్ మీద రాస్తే చదువుకుంటూ ఉంటారు అప్పుడు కాలంలో అసలు చదువులు సమంగా ఉండేవి కాదు అసలు స్కూళ్ళు ఉండేవి కావు కాలేజీలు ఉండేవి కాదు ఏదీ ఉండేది కాదన్నమాట ఇప్పుడు కాలం మారుతూ వస్తూ ఉంటుంది అప్పుడు స్కూల్ డెవలప్ ఉంటుంది కాలేజీ డెవలప్ ఉంటుంది అప్పుడు మనము

తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము అన్నీ డెవలప్గా మనకు కనిపిస్తూ ఉందన్నమాట మన పిల్లోళ్ళు బాగా చదువుతున్నారు ఇప్పుడు అప్పుడు కాలంలో అప్పుడు కాలంలో అప్పుడు కాలంలో స్కూల్ లేవు కదా ఇప్పుడైతే మనకి స్కూలు ఉంది కాలేజులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి స్కూళ్ళో మంచి టీచర్సు ఉన్నారు మన పిల్లోళ్ళు బాగా చదువుతున్నారు ఇప్పుడు కాలేజ్ కూడా డెవలప్ అవుతూ ఉందన్నమాట కాలేజ్లో ఇంగ్లీష్ బాగా చెప్పిస్తున్నారు టీచింగ్ బాగుంది టీచర్సు బాగున్నారు అలాగే మనము ఎంత బాగా నేర్చుకున్నామో ఇంగ్లీషు అన్నీ అలాగే మన పిల్లలు కూడా రేయ్ నువ్వు ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే రేపు దుబాయ్ వెళ్ళాలంటే ఇంగ్లీష్ బాగా రావాలి ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంగ్లీష్ వస్తేనే మీరు అక్కడ మాట్లాడగలుగుతారు మేము నేర్చుకున్నాం మేము దుబాయ్ వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ మాట్లాడి అన్నీ బాగా డెవలప్ అయినా కాబట్టి మీరు కూడా మాలాగా బాగా ఇంగ్లీష్ నేర్చుకోని ఎక్కడికైనా విదేశాలు పోతే మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడి మీరు కూడా మాలాగా రావలి నానా